మన భారతదేశంలో చాలా ప్రముఖమైన సంస్కృతిక పద్ధతులు నమ్మకాలు ఉంటాయి పద్ధతి సాంస్కృతిక పద్ధతులు అనగా చాలా రకమైన సాంస్కృతిక పద్ధతులు ఉంటాయి అనగా ఈ ఒకవేళ మన ఆడపడుచు అంటే మన ఇంటి ఆడపడుచు వేరే ఇంటికి అత్తగారి ఇంటికి వెళితే ఆమె మన ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆమెకి ఏదైనా ఒక చిన్న కానుక ఇచ్చి పంపాలనే పద్ధతి మనకి ఉంటుంది అదే నమ్మకం అది చేయొద్దు ఇది చేయొద్దు మనం పిల్లి అడ్డు వస్తే వెళ్ళవద్దు మరియు మూడు బాటల కాడ దారి అది దాటకూడదు నిమ్మకాయలు అవి ఉంటాయి ఇలా చాలా నమ్మకాలు మన భారత దేశంలో ఉంటాయి మరియు నమ్మకాలు అంటే ఆడపిల్లలు కాళ్ళు ఊపకూడదు ఇలా ఎన్నో రకమైన నమ్మకాలు అలా కాళ్ళు ఊపితే మేనమామలకు మంచిది కాదు అని చాలా మంది పెద్దలు పాటిస్తారు ఈ నమ్మకాలను సాంస్కృతిక పద్ధతులు కూడా ఎన్నో ఉంటాయి మన భారత దేశంలో ఇలాంటి చాలా మన తాతాల కాలం నుండి ఈ సాంస్కృతిక పద్ధతులు ఈ కాలంలో కూడా కొనసాగుతూ ఉన్నాయి ఇలాంటి పద్ధతులు ఆ కాలంలో చాలా పాటించేవారు కానీ ఈ మన ఇప్పటి జనరేషన్లో మాత్రం పిల్లలు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నారు కానీ ఈ ఈ కాలంలో ఈ జనరేషన్లో మాత్రం ఇవి ఏమి పాటించడం లేదు ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాము అంతే కానీ మరియు కానీ అంత స్పష్టంగా అంత అప్పుడు పాటించిన విధంగా మాత్రం ఇప్పుడు పాటించడం లేదు జనరేషన్ పెరుగుతున్నా కొద్దీ ఈ సాంప్రదాయాలు మరియు నమ్మకాలు ఉండకపోవచ్చు నమ్మకాలు కూడా ఆ కాలంలో చాలా ఉండేవి మూఢనమ్మకాలు అని ఏ పని చేసినా కూడా మూఢనమ్మకాలు ఉంటాయి ఆ కాలంలో మన తాతల కాలంలో చాలా పాటించేవారు ఈ మన దేశంలో ఉన్న సాంస్కృతిక పద్ధతులు మరియు నమ్మకాలు వేరే దేశాల్లో ఉండకపోవచ్చు మన దేశం వీటికి చాలా ప్రియారిటి ఇస్తుంది సాంస్కృతిక పద్ధతులు మరియు నమ్మకాలకు వేరే దేశాల్లో ఇలాంటివి ఏమీ పట్టించుకోరు ఏదో ఉంటున్నామా అంటే ఉంటున్నాము అంతేకానీ మన భారత దేశంలో మన తాతల కాలం నాటి నుండి మరియు ఇప్పటి వరకు కూడా ఇలాంటి పద్ధతులను పాటించుకుంటూనే వస్తున్నాను